ఊర్లల్లో వ్యవసాయం తెలిసిన వాళ్ళు వాళ్ళ చేతులకు కొంచమైనా రెస్ట్ ఉండదు వాళ్ళు ఎప్పుడూ పొద్దున్నే లేస్తే బావి కాడికి వెళ్తూనే ఉంటారు పొద్దున్న లేసి పారలు పట్టుకుని గడ్డపారలు పట్టుకుని పొద్దున్న లేసిపోతారు వాళ్ళు నిద్ర చీకటి తెల్లారి వాళ్ళు చూడరు వాళ్ళు చాలా కష్టపడతారు వాళ్ళ వాళ్ళ చేతులకి కొంచమైనా రెస్ట్ ఉండదు అలాంటి వారిని అలాంటి వారిని వ్యవసాయం తెలిసినోళ్ళను దగ్గరికి తెచ్చుకొని వాళ్ళను వాళ్ళకు ఒక ఎట్లా నెలలాగా ఒకరోజులాగా కూలీ వేతన కూలీ ఇస్తూ ఉంటారు అంటే రోజుకు ఆరు వందలు ఎనిమిది వందలు ఇట్లా ఇస్తూ ఉంటారు నెలకు వాళ్ళకు సరిపడ జీతం ఇస్తూ ఉంటారు దాన్నిబట్టి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు వాళ్ళ కష్టానికి ఫలితం కొంచెమయినా సహాయం చేయాలని ఆ వ్యవసాయకున్ని వదిలిపెట్టుకోరు చేసే పని వా పని చేసే వారిని ఎప్పుడు కానీ వదిలి పెట్టుకోరు వాళ్ళ పనిని బట్టి వాళ్ళ కూలీ ఇస్తూ ఉంటారు వాళ్ళ కష్ట వాళ్ళ కష్టము

వాళ్ళ కష్టము మరి చాలా కష్టపడతారు కాబట్టి వాళ్ళకు ఊర్లో ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది అని వాళ్ళ స ఆలోచించుకోరు చేస్తూనే ఉంటారు వ్యవసాయము నలుగులో పోయి ముచ్చట్లు పెట్టి అలా ఇలా తిరిగి చేస్తామన్నట్టు ఉండదు పొలం ఏమైపోయిందో వ్యవసాయం ఏమయిందో అని తాపత్రయం వాళ్ళల్లో ఉంటుంది ఎప్పటికీ వరి కోయిపించుకుంటూ పొలం దున్నుకుంటూ ఇప్పుడు ఈ సమయంలో నీరు కట్టుకుంటూ వ్యవసాయం ఎండాకాలంలో ఎక్కువ కరెంట్లు ఉండయి కాబట్టి నైట్ అంతా పోయి నీళ్ళు కడుతూ ఉంటారు వాళ్ళ టైము కరెంటు టైం ఉంటుంది ఒకప్పుడు కరెంటు కోత ఉండేది ఇప్పుడు టైం ఉంటుంది కాని కాకపోతే ఏంటి అంటే ఇంకా బావి వంతులు ఉంటాయి ఊర్లల్లో ఒకరు మేము ఈ టైం పెట్టుకుంటాం ఒకరు మేము ఈ టైం పెట్టుకుంటాం అని ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళకి మేము ఈ టైంకి వెళ్తాము మేము పెడతాము నీళ్ళు అని ఇప్పుడు చెరువు దగ్గర పొలాలు ఉన్నోళ్ళు అయితే మాత్రము ఏం చేస్తారు ఒకరికొకరు మాట్లాడుకుని ఒక ముగ్గురు నలుగురు పోయి అక్కడ కూర్చుని నైట్ అంతా వాళ్ళు నీళ్ళ కావలి ఉంటూ ఉంటారు అలా కాలువలు ఉంటాయి ఏ కాలు ఏ పొలానికి పోయే నీరు ఆ పొలానికి పోవాలి కాబట్టి ఆ కాలువ చెట్టు తెలం దాకా లైట్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు అప్పుడు కష్టపడ్డప్పుడే ఆ వరి అన్నది సాగు అయ్యిద్దని దాని యొక్క కష్టానికి ఫలితం వాళ్ళకు వస్తు ఉంటుంది వ్యవసాయం అంటే కష్టపడడం పొద్దున్న లేసి ఒక వ్యవసాయదారకుడు పొద్దున్న లేసి పొలంలో ఉంటేనే ఆ వరి పంట చేతికి వస్తుంది లేదు అంటే ఎండాకాలము ఎక్కడ ఏ మూలన కూడా ఆ పొలంలో కొంచెం ఎత్తుగా ఉన్న ఒర మట్టి అట్లా బెడ్డలు ఉన్నా కూడా అట్టా నీరు పోకపోతే అది అక్కడ ఆ సైడ్లా ఎండిపోతూ ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేస్తారంటే నీరు కడుతూ ఉంటారు చుట్టూ తిరుగుకుంటూ ఎక్కడ పోయినా ఎక్కడ ఎలుకలు గుంతలు గుంతలు చేసి వాటియొక్క రంధ్రాలు చేసి పోయినాయి అని వాళ్ళు ఆలోచించుకుంటూ వ్యవసాయదారుడు చాలా కష్టపడతాడు వ్యవసాయదారునికి ఇంటికాడ ఏంటి అనేది తెలియదు ఫస్ట్ ప ముందు బావి కాడ నుంచెళ్ళి ఇంట్లోకి వచ్చిందా అని చూస్తూ ఉంటారు బాయి నుండి ఇంటికి వచ్చినాకనే ఇంట్లోనే సమృద్ధిగా పంట ధాన్యం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ తీరుగా కష్టపడుతూ ఉంటారు కూలికి పోయేటోళ్ళు వెళ్ళి చేసేటోళ్ళు ఏంటి అని అంటే పొద్దున్న ఉదయాన్నే పోతారు వాళ్ళకింత ఇస్తాము అంటే వాళ్ళు పోయి ఒరాలు తీసుడు సాయంత్రం ఆరు గంటలకి రాగానే వాళ్ళకు ఆరు వందలు ఏడు వందలు ఇట్లా ఇచ్చి వాళ్ళు ఇంటికి వస్తు ఉంటే వాళ్ళకు ఇంతో ఎంతో సహాయం మళ్ళీ వాళ్ళ కొంచెం అయినా నైట్ అయిందంటే వాళ్ళ రెక్కలకిట్లా చాలా అలసిపోతారు కాబట్టి వ్యవసాయం చేసినోళ్ళు మేము ఇది అది తాగుతాము కల్లు తాగుతాము మాకు ఇంతో అంతో సహాయాన్ని అడిగితే వాళ్ళు ఇస్తారు ఎటుపెటు వాళ్ళకు కూలికి పోయేటోళ్ళకు

ఎనిమిది వందలు దాకా అయినా కూడా వాళ్ళకు ముట్ట చెప్పాలి